డ్రైవర్ గారు మీకు ఎంతో ధన్యవాదాలు అండి మా ఇంటి దగ్గర నుండి ఇక్కడ వరకు నన్ను సురక్షితంగా తీసుకువచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు మీరు నాతో ప్రవర్తించిన విధానము ఎంతో మెచ్చుకోదగినది నేను ఎంత మిమ్మల్ని విసిగించిన అంటే ఇటు తీసుకెళ్లండి అటు తీసుకెళ్లండి అని ఎంత విసిగించినా కానీ మీరు ఎంత ఓపికతో నేను చెప్పిన ప్రదేశాలన్నిటిని తిప్పి నాకు చేరవలసిన చోటికి నన్ను చేర్చారు అలాగే మార్గమధ్యలో కూడా మీరు నన్ను మర్యాదపూర్వకంగానే మాట్లాడారు ఎటువంటి చెడు మాటలు మన ఇద్దరి మధ్యన జరగలేదు మీ డ్రైవింగ్ కూడా ఎంతో బాగుందండి సురక్షితంగా తీసుకొచ్చారు కాబట్టి మీకు నేను ఎంతో రుణపడి ఉంటాను మీరు నన్ను నేను చేరవలసిన చోటికి సురక్షితంగా చేర్చినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు అండి